నేను నా షాపింగ్ కార్ట్లో చాలా వస్తువులు పెట్టాను కానీ ఇప్పుడు వాటిని కొనాలని లేదు నాకు కాబట్టి కార్ట్లోకి వెళ్ళి అక్కడున్న అన్ని వస్తువులను తీసివేయాలి అనుకుంటున్నాను